హలో హ్యాపీ రెస్టారెంటా అండి నా పేరు రోహన్ నేను ఫుడ్ ఆర్డర్ చేశాను వై జంక్షన్ నుంచి తెచ్చారు ఇచ్చారు అండి అమౌంట్ కూడా ఇచ్చేశాను కాని మీ డెలివరీ చేసే విధానం బాగుంది ఇంత కఠిన వర్షంలో కూడా ఇలాంటి వాతావరణం కూడా మీరు తెచ్చి ఇచ్చారు థాంక్ యూ సో మచ్ అండి ఇంత ఆకలితో ఉన్నాను తేగలరో తేలేరో వర్షం పడుతుంది అనుకున్నాను కాని బాగా తెచ్చారు థాంక్స్ అండి థాంక్ యూ సో మచ్ మీ డెలివరీ బాయ్ కూడా చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ కూడా ఇంత కొంచంకూడా వొలికిపోకుండ చాలా మంచిగానే తెచ్చారు చాలా బాగుంది టేస్ట్ కూడ థాంక్ యూ సో మచ్ అండి మీకు ఇది చెప్దాం అనుకున్నాను ఆ వచ్చిన అబ్బాయి తో కాని అవ్వలేదు ఆ అబ్బాయికి చెప్పండి థాంక్స్ టు థాంక్ యూ సో మచ్ ఆ అలాగే టిప్ కూడా ఇస్తున్నాను టిప్ కూడా మీకు ఫోన్పే చేశాను ఆ అబ్బాయికి ఇచ్చెయ్యండి థాంక్స్ అండి థాంక్ యూ సో మచ్ ఇంత కఠిన సమయంలో కూడా ఫుడ్డు డెలివరీ చేసినందుకు